అవును ఇటీవల సంవత్సరంలో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు జరిగాయి మనం చూసినట్లయితే కరోనా వైరస్ రాకముందు కాలం ఈ కాలంలో చాలా మార్పులు విద్యలో చాలా మార్పులు జరిగాయి కరోనా వైరస్ రాకముందు విద్య అంతా అందరూ బడికి వెళ్లి కాలేజీలకు వెళ్ళి కళాశాలకు వెళ్ళి చదువుకునేవారు ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు భౌతికంగా క్లాసులు చెప్పేవారు కానీ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అందరూ ఇంద్రజాలంలోనే చదువుకుంటున్నారు ఫోనుల్లోనే అన్నీ చదివేస్తున్నారు కళాశాలకు బడులకు వెళ్ళడం లేదు అందరూ ఆన్లైన్ క్లాసులు వినడం జరుగుతుంది అదేవిధముగా విద్యారంగంలో ఈనాటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అని చాలా ప్రాముఖ్యత చెందుతుంది ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ దానిని ఉపయోగించుకొని ఎటువంటి సాంప్రదాయపు బుక్సు లైబ్రరీలు వీటిని వేటిని ఉపయోగించుకోకుండా అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని పుస్తకాలు ఇవన్నీ తయారు చేస్తున్నారు దీని వలన ఉపాధ్యాయులు విద్యార్థులు అందరిమీద చాలా ప్రభావం చూపుతుంది పిల్లలందరూ ఫోన్లలో చూసి చదవడమే ఇష్టపడుతున్నారు ఎవరు బుక్స్ అనే మాటనే ముట్టట్లేదు అన్నీ ఫిజికల్గా అన్ని ఆన్లైన్ టెస్ట్లే వస్తున్నాయి దీనివల్ల ఎంతో కొంత ఉపయోగం కన్నా నష్టాలు కూడా చాలానే ఉన్నాయి ఇవే నేను అనుకుంటున్నాను ఈ కాలంలో మార్పులు విద్యాసంస్థలో చెందాయని